క్రీడలు క్రీడలు మనిషి మానసిక ఆరోగ్యానికి ఎంతోల ఉపయోగపడతాయి కేవలం శరీర ఆకృతికే కాకుండా మనిషి యొక్క మానసిక ఆరోగ్యానికి ఎంతలో ఉపయోగపడతాయి కాలం మారే మారే కొద్ది క్రీడలు కూడా పెరుగుతూ ఉన్నాయి వాటితో పాటు క్రీడల్లో హింసను కూడా ప్రోత్సహిస్తున్నారు క్రీడల్లో బలవంతం ఒక ప్రముఖ విషయం అయ్యింది అనేక క్రీడల నుండి మీకు వేగంగా గుర్తించబడి రకాల బలవంతంగా ఉంది ఇది క్రీడల సహాయంగా సాధించాల్సి ఉంటుంది కానీ అత్యధిక అనుకూల లేకుండా ఇంకొక దారి వెళ్లడం అంటి అపవంతి పెరుగుతుంది ఇది వివాదాత్మకంగా ప్రత్యక్షంగా చేస్తుంది కానీ కొన్ని సమయంలో మేము దీని అవగాహన చేయగలము క్రీడలను బలవంతంగా అనే అనేది రక్త పోటీ మరియు నష్టం సృష్టిస్తుంది కొన్ని సమయాల్లో అక్రమణం మంచి పోరాటం అసహనీయం వర్ధన మరియు అనామిక వంటి సమస్యలు ఉండటం సాధారణం కొన్ని సమస్య కొన్ని కొన్ని సమయంలో ముఖ్యంగా ఆక్రమణ కోసం క్రీడలు వాతావరణ సృష్టించ పరుస్తుంది ఇది ఇది అక్రమంగా ప్రశాంతంగా కనిపిస్తుంది మరియు అన్యాయం ఉండడం సహ ఆత్మ అభిమానం తగ్గిస్తుంది అనేక క్రీడలు ఆక్రమణ మరియు అసహన వర్తనం ప్రస్తుతం వ్యక్తి వ్యక్తిగతంగా వ్యవహరించబడుతుంది ప్రతి ఒక్క క్రీడల్లో అక్రమ స్వీకరించబడినప్పుడు క్రీడావేదనలు మరియు ప్రక్రియలు వా వారికి ప్రతిపలించవచ్చు కొన్ని వేలల్లో ఈ ప్రక్రియ అన్యాయం అయినవి అయితే ఆక్రమ విధానాలు మరియు ఆశయం వర్ధనం అయితే దీనిలో సంబంధించిన క్రీడలు చేయ వివాదాత్మకంగా అవయవాలను తగ్గిస్తాయి క్రీడల్లో ఆక్రమణ అసహాయిత వర్తన మరీ అన్యాయం ప్రతి యొక్క క్రీడా వీధుల పనులను ప్రవహితం చేస్తుంది ఇది క్రీడ వ్యవహారాల్లో అనివారంగా ఉంటాయి అవి క్రీడా మాటల కోసం అందరి ప్రయత్నిస్తున్నారు కొన్ని సమయాల్లో ప్రయత్నాలు విఫలమై క్రీడా వినోదుల అసహాయనవర్తనం చూసు చూసుకోవడం అంతర్జాలంలో వ్యాపిస్తుంది ఇది ప్రస్తుత పరీక్షించబడిన క్రీడా స్థాయిలో అపాయనకు కారణం అయితే ప్రతిష్ట క్రీడ విద్యార్థుల అభ్యంతరం ప్రస్తుత క్రీడ సమాచార వాహకులు భాషకులు మరియు క్రీడ సమస్యలు వారి దారులు సందర్శించి కూడా క్రీడ వ్యవహారాలను అపాయం చేస్తున్నాయి క్రీడా వ్యవహారాల్లో అనివారంగా ఉండే అక్రమం మరియు అసహన్యవర్తనం ప్రతి వ్యక్తి కృతజ్ఞత ఆత్మవిశ్వాసం మరియు సహనం వంటి గుణాలను ప్రశ్నిస్తున్నాయి మరియు అక్రమం మరి అసహన్యవర్తనం నివారించడం క్రీడ సమాజంలో సంఘటించిన ఉత్తమంగా చూపించడం ద్వారా వ్యక్తి అనుభవి అనుభవిస్తుంది అదేవిధంగా వివాత్మక చర్యలు విధించి ప్ర ప్రమాణం అనుసరించి ప్రత్యేక నిర్ణయాలు చేసిన వ్యక్తులు అభిభాషకులతో సహకరిస్తారు వివాదక చర్యలు అక్రమ మరియు ఆశాన్యవర్తన పతి క్రీడా సమాజంలో అపస్వేకం దానిలో క్రీడా సమాజం అతని సమస్యను స్వీకారం మరియు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి ఈ చర్యల ద్వారా క్రీడ సమాజంలో వివాదం మరియు అసానిమీయ వర్ధన నివారించబడుతుంది దీనికి అనుగుణంగా ప్రత్యేకంగా స్పష్టించబడిన నిర్ణయాలు సమాజంలో కీలక సమయ సమస్యను పరిరక్షి పరిష్కారం చేస్తాయి అక్రమం అసహనీయం వర్తన మరి అన్యాయం మూలంగా క్రీడ సమాజంలో వివాదాత్మక సమస్యలు ఉంటాయి ఈ సమస్యను పరిష్కారం చేయడం సమాజంలో ఒక సమర్థ నిర్మిస్తుంది అందువల్ల క్రీడ వ్యవహారాలు అక్రమణం అసహ్యం వర్తన మరియు అన్యాయం అంటే ఒక నిర్ణయం లేదు వారి నిర్ణయం తీసుకోవడం ఒక పరిశోధన చేస్తుంది ప్రస్తుతం వారి వారికి మరియు క్రీడ సమాజంలో ఉన్నది అతని ప్రతిష్ట ఆత్మవిశ్వాసం మరియు అనుభవాన్ని కేంద్రీకరించి అంశాన్ని నష్టం నష్టపరుస్తుంది ఇక ఈ కారణాల క్రీడ సమాజంలో క్రీడల్లో హింస అనేది పెరుగుతుంది క్రీడల అక్రమణం మరియు అసహన్యవర్తన మరియు అన్యాయం పతి యొక్క క్రీడా వీధుల పనులను ప్రభావితం చేస్తుంది ఇది కీడ వ్యవహారాల్లో అనివార్యంగా ఉంటుంది అది కీటం వలన మాటల కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు కొన్ని సమయాల్లో ప్రయత్నాలు విఫలమైతే క్రీడా వ్యవధిలో అసహన్య వర్తనం చూసుకోవడం అంత జనంలో వ్యాపిస్తుంది ఇవి ప్రస్తుతం పరీక్షించబడడం క్రీడస్థాయిలో ఆపాయానికి కారణమైతే ప్రతిష్ట క్రీడా విద్యార్థులు అభ్యంతర ప్రస్తుత క్రీడా సంవత్సర వాహకులు అభిభాషకులు మరి క్రీడా సంస్థలు వాటి దారిలో సందర్శించి కూడా క్రీడా వ్యవహారాలను ఆప్యాయంగా చేస్తున్నాయి క్రీడా వ్యవహారాల్లో అనివార్యంగా ఉండి అక్రమము మరియు అసహనీయ వర్తనం ప్రతి వ్యక్తికి కృతజ్ఞత ఆత్మవిశ్వాసం మరియు సహనం వంటి గుణాలను ప్రశ్నిస్తున్నాయి మరియు ఆక్రమణ మరియు అసహన్యవర్తనం నివారించడం క్రీడా సమాజం సంఘటించినవి చూపించడం ద్వారా వ్యక్తి అనుభవిస్తుంది అదే విధంగా వివాదాత్మక చర్యలు విభజించి విధించిన ప్రమాణం అనుసరించి ప్రత్యేకంగా నిర్ణయాలు చేసి వ్యక్తుల అభిభాషకులతో సహకరించవలసిందిగా కోరుతున్నాము వివా వివాదాత్మక చర్యలు ఆగ్రహం వంటి అసహన సహనీయ వర్తన ప్రతి క్రీడ సమాజంలో ఆవశ్యకతం